నేను మీ రెస్టారెంట్ నుంచి ఒక గోబీ చికెన్ అది చికెన్ మంచూరియన్ అనే ఫేమస్ అయిన ఐటమ్ అంట కదా మీ రెస్టారెంట్లో అది గోబీ మంచూరియన్ నాకు ఒక ఫోర్ ప్లేట్స్ అండ్ ఇంకా ఏమున్నాయి మంచిగా ఫేమస్గా ఉండేవి మీ రెస్టారెంట్లో ఓకే ఓకే అప్పుడు ప్రా ప్రాన్ పెప్పర్ ఒక త్రీ ప్లేట్స్ అండ్ మటన్ దమ్ బిర్యానీ రెండు చికెన్ దమ్ బిర్యానీ మూడు నేను క్యాష్ ఆన్ డెలివరీ చేస్తాను క్యాష్ ఇస్తాను డెలివరీ బాయ్ దగ్గర ఆ సేమ్ నెంబర్ వాట్సాప్ నెంబర్ మీరు హాయ్ అని మెసేజ్ పెట్టారంటే నేను లొకేషన్ షేర్ చేస్తాను ఇంటిది సో అదే మొత్తం కొంచెము చిన్న పిల్లలు అంతా ఉన్నారు ఆ మీరు కొంచెం ఫాస్ట్గా డెలివరీ ఇచ్చారంటే హాస్టల్కి బాగుంటుంది ఓకే సరే నేను క్యాష్ ఇచ్చేస్తాను డెలివరీ బాయ్ని కొంచెం త్వరగా వచెయ్యిమని చెప్పండి ఈ నెంబరే ఇచ్చేయండి తను లొకేషన్కి వచ్చాక కాల్ చెయ్యమని చెప్పండి ఓకే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ